సోషల్ మీడియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా సోషల్ మీడియా మీడియా ఇప్పుడు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ జనరేషన్ ఎలా డెవలప్ అయితుందో కూడా చెప్పగలుగుతుర్రు ఎందుకంటే ఇప్పుడు మనకి ఐటీ ఐటీ డెవలప్ అయితే ఇప్పుడు మనం బిల్డింగ్స్ అనేవి మంచి మంచిగా డెవలప్ అయితే ఇప్పుడు యూఎస్ లాంటి యుఎస్ లాగా మంచిగా యుఎస్ యుఎస్ లాగా డెవలప్ కావాలంటే ఇప్పుడు మన మన ఇప్పుడు మన కంట్రీలో ఇప్పుడు మన ఇప్పుడు స్టూడెంట్స్ మంచిగా డెవలప్ కావాలి అలా చదువుకోవాలి మెయిన్గా చదువు చదువు అనేది మనకు చాలా ముఖ్యం ఎందుకంటే చదువు లేనిదే ఇప్పుడు ఇప్పుడు చదువు లేనిదే ఇప్పుడు మనం ఏం చేయలేము ఈ కాలంలో సోషల్ మీడియా అంటే ఇప్పుడు చదువు చదువుకోవాలన్నా సోషల్ మీడియానే చాలా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా చాలా వింటుర్రు ఎందుకంటే ఇప్పుడు లైవ్గా లైవ్గా చెప్పే టీచర్లు ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తారు ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఇతర కంట్రీస్లలో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చాలా వింటుర్రు ఎందుకంటే ఎందుకంటే అది సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో లేనిదే ఇప్పుడు మనము ఏం చేయలేము సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ అలాంటివి వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ మనం చూసుకుంటున్నాం దాంట్లో టైం టైం స్పెండ్ చేస్తాం అలాగే ఇప్పుడు మనం ఇంస్టాగ్రామ్లో చాలా మంచిగా చాలా మంచిగా రీల్స్ అలాగే మెసేజెస్ స్టోరీస్ అన్ని చూడగలుగుతాం అలాగే వాట్సాప్ కూడా వాట్సాప్లో ఇంకా మంచి మంచిగా చూస్తాం చాట్ చేస్తాం అలాగే డాక్యుమెంట్స్ అలాగే అన్నీషేర్ చేసుకుంటాం ఇప్పుడు మనకి మూవీ కావాలన్నా మూవీ కావాలన్నా డౌన్లోడ్ చేసుకుని మంచిగా టాబ్లెట్లో ట్యాబ్లో చూడచ్చు అలాగే ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ మనకి చాలా ముఖ్యం ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో మనకి చల్ల చల్లగా ఏమైనా కూరగాయలు కావాలి కూరగాయలు పెట్టుకోవాలన్నా చల్లగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం హీట్ వస్తువులు ఇప్పుడు మనం మన జల్లించుకొని ఇప్పుడు మనం చల్లగా కావాలనుకుంటే ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్లో పెడతాం ఇప్పుడు ఇప్పుడు రేపు కరాబ్ అవుతుంది అంటే ఇప్పుడు మనము కూరగాయలు దాంట్లో పెట్టుకోవచ్చు కూల్ డ్రింక్స్ అనేవి ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనేది ఇప్పుడు డైట్ల అది కూడా సేమ్ కూల్ డ్రింక్స్ అనేవి మంచిగా జరా డ్రింక్ లాగా అది రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్ అనేది ఇంత ముఖ్యం అదే ట్యాబ్ ట్యాబ్ అనేది కూడా మంచిగా ట్యాబ్ ట్యాబ్ అనేది మనకి మూవీస్ మూవీస్ చూడడానికి మంచిగా యూస్ అవుతుంది అలాగే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇప్పుడు డెవలప్ అవుతుంది మన సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతారు కాబట్టి పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు మాట ఇంటలేరు అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆ కాలంలో సాఫ్ట్వేర్ లేదు కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నా అందుకే అందుకే జల్ది అందుకనే జల్ది సక్సెస్ కాలేక అందుకే జల్ది సక్సెస్ అయ్యారు ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి సక్సెస్ ఎవరు సరిగా కాలేకపోతురు ఎందుకంటే మొత్తం సాక్స్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సోషల్ మీడియా ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మనకు తెలవదు ఇప్పుడు ఏమైన్నా వస్తువులు మనకు తెలవక క్వశ్చన్స్ ఇప్పుడు డౌట్ ఉంది అలాగే మనకి ఇప్పుడు గూగుల్లో ఇప్పుడు గూగుల్ అనే ఒక మంచి సాఫ్ట్వేర్ ఎందుకంటే దాని ద్వారా మనకు దాని ద్వారా మనము అన్నీ తెలుసుకోవచ్చు గూగుల్ లేనిదే ఇప్పుడు మనం ఏం చేయలేం ఇప్పుడు మనం ఇప్పుడు ఏమన్నా మనకి అవసరం పడ్డది అనుకో గూగుల్ని అడుగుతాం ఎందుకంటే గూగుల్ అనేది ఒకటి మంచిగా హెల్ప్ చేస్తుంది మనకి అలాగే ఫేస్బుక్ ఫేస్బుక్ అనేది కూడా సేమ్ ఇంస్టాగ్రామ్ లాగానే మంచిగా ఉంటుంది అది గిట్ట మంచిగా ఎందుకంటే మెసేజ్లు చాట్లు అన్నీ చేసుకోనికి బాగుంటుంది స్టోరీస్ చూడడానికి అలాగే వాట్సాప్లో మంచి వీడియో కాల్ మాట్లాడుకొనేకి ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నారో ఎలా ఏం చేస్తున్నారు అని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఎందుకు డెవలప్ కావాలి అంటే ఇప్పుడు మనం యూఎస్ కంట్రీ లాగా యూఎస్ చైనా ఆస్ట్రేలియా దుబాయ్ ఇలాగా డెవలప్ కావాలంటే మనం మంచిగా చదువుకోవాలి చదువుకుంటే మనకి నాలెడ్జి వస్తుంది టెక్నాలజీ పెరుగుతుంది ఇప్పుడు మనం చేసే ఇప్పుడు ఏఐ అనే జాబ్ ఉంది దాంట్లోనే మనం కంట్రీ డెవలప్ అవుతుంది అలాగే మంచిగా ఉంటారు ఇప్పుడు మనం చేసే ఇప్పుడు మనం చేసే పనులు మన మన చిల్డ్రన్స్ కూడా యూస్ అవుతుంది అలాగే మన చిల్డ్రన్స్ కూడా మంచిగా గ్రో అవుతారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందుకే సోషల్ మీడియా అనేది ఇంపార్టెంటే కానీ ఇంపార్టెంటే కానీ మరీ మంచిగా మంచి వస్తువుల కోసం వాడాలి బ్యాడ్ జరా కొన్ని ఉంటాయి కదా అలాంటివి అలాంటివి దానికోసం సాఫ్ట్వేర్ వేస్ట్ సాఫ్ట్వేర్ వాడద్దు అందుకే సోషల్ మీడియా అనేది మంచి మంచి సాఫ్ట్వేరే కానీ మంచి పర్పస్ కోసం యూస్ చేయాలి అందుకే ఇప్పుడు ఆ కాలంలో సోషల్ మీడియా అలాంటి లేవు ఐటీ టెక్నాలజీ లేవు కాబట్టి అందుకే ఆ కాలంలో సరిగా ఏం డెవలప్ చేయలేకపోయిర్రు అందుకే ఇండియా డెవలప్డ్ కంట్రీ లాగానే మారింది డెవలప్డ్ ఎప్పుడు కాలే అందుకే ఇప్పుడు గూగుల్ అనేది కూడా మనకు ఎంత ముఖ్యం అంటే మనకి ఇప్పుడు మన డౌట్ ఏమైనా సార్ ఇట్లా ఏమైనా చెప్పిండు అనుకో మనకి తెలియదు ఆన్సర్ జవాబు మనకి తెలవదు కాబట్టి మనం ఏం చేస్తాం గూగుల్కి గూగుల్కి అడుగుతాం గూగుల్ ఇలాంటి మనకి ఇప్పుడు క్వశ్చన్ ఉంది దాన్ని మంచిగా జరా ఎక్సప్లయిన్ చేయి అంటే దాన్ని మంచి మంచిగా సాఫ్ట్వేర్ ల వెబ్సైట్స్ మంచిగా చెప్తుంది అందుకే మనకి ఇతర క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సరిగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లలో ఎక్కువ చాలా శాతం అయితే ఎక్కువ ఆన్లైన్ క్లాసులే జరుగుతాయి ఎందుకంటే టీచర్స్ లైవ్ వచ్చి చెప్పరు ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో మొత్తం సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి మంచిగా మంచిగా వింటుర్రు అందుకే సరిగా చదవరు ఆన్లైన్ క్లాసులు పెడితే లైవ్ క్లాసెస్ పెడితే మంచిగా చదువుతారు సాఫ్ట్వేర్ వల్ల ఇప్పుడు మనకి చాలా యూజే కానీ మంచి పర్పస్ కోసమే యూస్ చేయాలి ఎందుకంటే అది మంచి మంచి సాఫ్ట్వేర్ కాబట్టి అలాగే మన టెక్నాలజీ పెరగాలి అంటే మనం చదువుకుంటే మంచిగా పెరుగుతాం అంతే